నేను నాకు చాలా ఆకలిగా ఉందని నేను బిర్యానీని ఆర్డర్ పెట్టాను బిర్యానీని ఆర్డర్ పెడితే అవి నాకు మంచిగ అనిపింలే ఎందుకంటే ఆల్రెడీ మా ఇంట్లో అన్నముంది అన్నం కూర తినేసే వరకి నాకు కడుపు నిండిపోయింది నేను ఫస్టు అన్నం కూర సరిపోయన్ననుకుని బిర్యానీ ఒకటి సింగిల్ పీస్ ఆర్డర్ పెట్టాను కాని నాకు మా ఇంట్లో ఉన్న అన్నం కూర సరిపోయింది కావున నేను నా బిర్యానీ ఆర్డర్ ని రద్దు చేసాను బిర్యానీ ఆర్డర్ ని రద్దు చేసాను నేను ఆ బిర్యానీ ఆర్డర్ ని చేసేటప్పుడే నేను ఆన్లైన్ లో పేమెంట్ కూడా చేసాను ఆన్లైన్ లో పేమెంట్ చేయడం వల్ల నేనా బిర్యానీ ప్యాకెట్ ని రద్దు చేస్కున్నాను కానీ నాకు వెంటనే రుసుము తిరిగి చెల్లించబడలేదు కాబట్టి నేను నా రుసుమును తిరిగి చెల్లించమని అని కోరాను దాన్ని పొందలేదు అయిన కొన్నిరోజులకి పొందలేదు ఆలస్యం బాగా అయ్యింది విక్రేతను నేను సంప్రదించాను నేనిలా ఆర్డర్ చేసాను నా మనీ ని నాకు తిరిగి ఇవ్వండి అని నేను వాళ్ళని కోరాను అయినా వాళ్ళ దగ్గర్నుంచెళ్ళి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు ఎందుకు రాలేదు దీనికి ఆలస్యం కానీకి కారణం ఏంటి అని నేను ఆ వెబ్ సైట్ కి వెళ్ళి చూసాను చూస్తే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల రుసుము పడ్డానికి కొంచెం ఆలస్యమైతుంది అని చెప్పాను కానీ నాకు పైసలు అర్జ్ అవసరమున్నాయి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నా రుసుమును తిరిగి చెల్లించమని కోరుతున్నాను కాని వారు కొంత ఇంకా రెండు మూడు రోజుల సమయం పడుతుంది అని ఆలస్యం అవుతుందని కారణం చెప్పారు ఎందుకంటే వాళ్ళకి కొన్ని యాప్ లో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయట నాకొక్కదాంకే కాకుండా వేరే వాళ్ళకి చాలా మందికి ఇలా ఆర్డర్లు క్యాన్సిల్ అయ్యి ఈన వారికి రుసుము అనేది తిరిగి తొందరగా చెల్లించలేకట చెల్లించలేకపోయారట ఇంకా చాలా పెండింగ్స్ ఉన్నాయట త్వరలోనే చెల్లిస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు